నేను ఈ మధ్య ఒక ల్యాప్టాప్ తీసుకున్నానండి ఆ ల్యాప్టాప్ పేరు యాసర్ అని అది చాలా బాగుంది యాసర్ యాస్పిరంట్ సెవెన్ అని దాన్ని సైజ్ చాలా పెద్దగా ఉందండి డిస్ప్లే చాలా బాగుంది కీబోర్డ్ కూడా ఫుల్ కీ ఫుల్ సైజ్ కీబోర్డ్ అంటే నంబర్లు కూడా కలిపి వస్తాయండి దా అంతే కాకుండా మళ్ళీ దాంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా డ్రాగ్ చేసే దగ్గర ఉంటుంది దాంట్లో వాడే చిప్ ఏమో ఇంటెల్ ఐ ఫైవ్ ఉందండి దీంట్లో మీకు రెండు ఉంటాయి ఇంటెల్ ఉంటుంది ఏఎండి ప్రాసెసర్ ఉంది నేను తీసుకున్నదేమో ఇంటెల్ తీసుకున్నానండి ఇంటెల్ దానికి అయితే నేమో నివిడ గ్రాఫిక్స్ వస్తదండీ ఇది గేమింగ్ ల్యాప్టాప్లానూ పనిచేస్తుంది మాములుగా స్టూడెంట్ ల్యాప్టాప్లా కూడా పని చేస్తది దీంట్లో దీని బాడీ కూడా మెటల్దే ఇచ్చారండీ ఎనకాల అది చాలా బాగా నచ్చింది నాకు అంతే కాకుండా ఇది దీంట్లో బాగాలేనివి అంటే దీంట్లో మైక్రోసాఫ్ట్ సబ్స్క్రిప్షన్ ఇవ్వలేదండి దీంతో పాటు అంతే కాకుండా కొంచెం గీత్ అదే ఫింగర్ ప్రింట్ గట్రా అట్ట్రాక్ట్ చేస్తున్నాయి అది ఒకటి నచ్చలేదు అంతే కాకుండా ఇది డిస్ప్లే కూడా కొంచెం ఇంకొంచెం బ్రైట్ ఉంటే బాగుండు టెన్ ఎయిటీ పీ వరకు ఇచ్చారు ఇది టు కే డిస్ప్లే అయితే కొంచెం పెద్ద స్క్రీన్ కాబట్టి బాగుండు అంతే కాకుండా సౌండ్ ఒకటి సరింగ్గా వినిపించటం లేదండి స్పీకర్లు కిందకు ఉండి అది సరిగ్గా వినిపించలేదు వేటి మీదన్నాపెడితే కొంచెం పైకి పెట్టుంటే స్పీకర్లు బాగుండు అని నా అభిప్రాయం పర్లేదు కానీ రేట్ కూడా కొంచెం ఎక్కువగా ఉందండి యాభై ఆరు వేలు అంటే కొంచెం ఎక్కువే కానీ పర్లేదండి చూడడానికి కానీ వాడుకోవడానికి సరిపోతుంది నార్మల్గా వాడుకోవడానికి కానీ పెద్దగా ఎక్కువగా వాడడానికి మాత్రం ఇది అంతగా పనికి రాదు కానీ మాములుగా వాడుకోవడానికి అయితే సరిపోద్దండి